ప్రతి మానవునికి సంస్కృతి సాంప్రదాయాలు వారికి జన్మనిచ్చిన తల్లి తన కుటుంబం పుట్టి పెరిగిన ప్రాంతం మరియు ఎదిగిన వాతావరణంతో అలవడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదటి గురువు దైవం తల్లి ఆ తల్లి పెరుగుదలలో అలవరచుకున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం తప్పనిసరి ఆధునిక జీవన క్రమంలో మానవుడు ఉద్యోగ రీత్య ఇతర సంస్కృతి సాంప్రదాయాలలో జీవించడం తప్పనిసరైన క్రమంలో తన పుట్టుకతో అలవరచుకున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అవసరమని ఈ తరుణంలో ప్రాంతీయ సంఘాల ప్రాముఖ్యత పెరిగింది జగం ఎరిగిన ఈ సత్యాన్ని రుజువు చేయడానికి పంతొమ్మిది వందల డెబ్భైలో ఈ జంట నగరాలలో నివసించే కొందరి కృషి ఫలితంగా ఈ తెలుగు సంఘం మిటా అనే పేరుతో రూపు దాల్చుకున్న విషయం అందరికి విదితం క్రమేపి పరిస్థితులకు అనుగుణంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిన్నెసోట తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిన్ మిన్నెసొటాగా మారడం జరిగింది మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నట్టు ప్రతి వారికి మొదటి గురువు మరియు దైవం తల్లి ఆ తల్లి నేర్పితే ప్రతి మాట ఆట అందరికి భవితవ్యానికి మార్గదర్శకం అందుకే తల్లి నేర్పే ప్రతి మాట జీవితాంతం చిరస్థాయిగా గుర్తుం గుర్తుంచుకోవాలి అదే వారి సంస్కారానికి పునాది ఆ సంస్కారం సంస్కృతిని పెంపొందించును సమాజం యొక్క సంస్కృతి అలవరచుకున్న భాష మాట తీరు ఆటలు పాటలు ఆహార అలవాట్లు జీవన శైలి ధరించే దుస్తులు కళలు కట్టుబాట్లు సభ్యత మర్యాద నడవడికలు